జీవితములో కళ అనేది ఎందుకు ముఖ్యం మనం రోజువారి జీవితంలో కళ ప్రతి మనిషిలో ఏదో ఒక తమకు తెలియకుండా కళ అనేది మాత్రం ఉంటుంది కొంతమందిలో మాత్రం ఒకటి కాదు రెండు కాదు అనీ అన్ని రంగాలలో అన్ని కళలతో కూడిన అటువంటి మనుషులు కూడా ఈ నిత్యజీవితంలో ఉంటారు అలా ఉండటం వలన తము తాము జీవితములో కొన్ని సమస్యలు ఎదురుకోవడానికి ఆ కళ అనేది వారికి ఉపయోగపడుతుంది లేదా ఒకానొక అప్పుడు ఆ కళ ద్వారానే వాళ్ళు జీవనాన్ని సాధించడానికి అది వారికి ఉపయోగపడుతుంది సమాజం మెరుగుగా ఉండే అందుకు కూడా అది దోహదపడుతుంది ఎలా అంటే అందరు ఆ సమాజంలో తమ యొక్క సత్తాను చాటడానికి ఆ కళ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది